హలో మానస బ్యూటీ పార్లలా అక్కఈవెనింగ్ ఫంక్షన్కు వెళ్ళాలి డైలీ రిటర్న్ క్రీమ్ ఎంత అక్క అవునా అంటే ఐబ్రోస్కి ఎంత తీసుకుంటారు అక్క మీ పార్లల్లో

ఐబ్రోస్కి స్పెషల్గా ఐబ్రోస్కి

అవునా అక్క అ హెయిర్ కటింగ్ చేయించుకోవాలి ఒకదానికి ఎట్ల తీసుకుంటారు అవునా అక్క

ఓకే అక్కఫేసియల్ కూడా చేయించుకోవాలి అక్క అంటే అంటే

అవునా నేను ఫంక్షన్కి తెల్లగా కావాలని అక్క మానిక్యూర్ పెడిక్యూర్ కూడా చేయించుకోవాలి అక్క అందుకని అడుగుతున్నాను ఎంత తీకుంటారు అమౌంట్ అని అవునా సరే ఓకే అక్క ఇప్పుడు మీరు ఫ్రీగా ఉంటారా అక్క ఈవినింగ్ ఫ్రీగా ఉంటారా ఓకే అక్క నాకు

ఓకే అక్క నాకు ఫేషియల్లో ఫేషియల్కి నాకు పూట్ క్రీమ్ అనేది ఉన్నింది అక్క మెయిన్ ఇంపార్టెంట్గా డైలీ రిటర్న్ క్రీమ్ అయితే ఖచ్చితంగా కావాలక్క ఓకే సరే

అక్క థ్యాంక్ యూ అక్క ఓకే అక్క ఉంటాను అక్క